హలో హలో మేడం ప్రొద్దున మిల్క్ తీసుకొచ్చాను కదా మిల్క్ అసలేమి బాగాలేదు మేడం మార్నింగ్ సిక్స్కి వచ్చాను అవును మేడం అసలేమి బాగాలేదు ఓకే ఓకే మేడం